మా ఊరిలోని విద్యార్థులు మరియు హై స్కూల్ విద్యార్థులు వారి వారి బడులకు వారి వారి వీలుని బట్టి చాలా రకాలుగా వెళతారు కొంతమంది అయితే సైకిల్ మీద వెళతారు మరి కొంతమంది అయితే ఆటోలో స్కూల్కి వెళ్తారు అలాగే మరి కొంతమంది అయితే బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటారు కొంతమంది అయితే మాత్రం వారి యొక్క తల్లిదండ్రులు వారిని స్కూల్కి తీసుకుని వెళ్తారు మరి ముఖ్యంగా మా ఊరికి అయితే స్కూల్కి రావడానికి అలాగే స్కూల్ నుండి ఇంటికి పోవడానికి సమయం ప్రకారం ప్రతిరోజు బస్సులు ఉంటాయి అంతేకాకుండా ఇక్కడ స్కూల్లో నుంచి నాణ్యమైన విద్యను లేదా చదువును పొందడం ఎంత కష్టం ఏమీ కాదు కానీ నాణ్యమైన విద్య కోసం చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది ప్రస్తుత రోజుల్లో డబ్బు ఉంటేనే నాణ్యమైన విద్య లభిస్తుంది అని నా అభిప్రాయం